రోజు వెళ్ళేటట్టే ఆఫీస్ కి వెళ్ళాను తర్వాత ఇంకా అకౌంట్స్ చూసుకోవాలి కదా బ్యాంకు లో అనుకుంటా బ్యాంకు లో కూర్చున్నాను ఇంకా అయితే ఒకసారి ఒక అతను వచ్చారు చెక్కు చెక్ విత్ అంటే చెక్కు రెన్యువల్ చేయించుకోవడానికి అంటే చాలా చాలా స చాలా డేస్ అయిపోయింది చెక్ రెన్యువల్ చేసుకోవాలి అనుకుని చెక్ రెన్యువల్ చేసుకోవడానికి వచ్చారు దానివల్ల నేను ఏం చేశాను అంటే కొంచెం వర్క్ ప్రెజర్ ఎక్కువ అయ్యి నేను చూసుకోకుండా చెక్ ని వదిలేసాను అంటే అది యాక్చువల్ గా ముందు రోజు సబ్మిట్ చేయాలి ఆ రోజు సండే సాటర్డే సెకండ్ సాటర్డే తర్వాత సండే అది నేను క్లో చూసుకోలేదు అది నేను డిపాజిట్ ఆ చెక్కు వాళ్లకి పంపించి వేయాలి నేను పంపించకుండా వదిలేసాను వదిలేయడం వల్ల ఏంటంటే రెన్యువల్ అంటే రెన్యువల్ కాదు అతను చెక్ బౌన్స్ అయిపోయింది నేను చేయాలి అది చెయ్యకపోతే తర్వాత రోజు మనీ కట్ అయిపోవడం ఇలాగ జరుగుతుంది అనమాట అలా నేను చూసుకోకుండా తర్వాత రోజు సాటర్డే సెకండ్ సాటర్డే నాకు ఐడియా లేదు ఇలా ఆ చెక్కు ఉంది బౌన్స్ అయిపోయింది ఇలా మనం తిరిగి ఇలా చేయించుకోవాలి అని ఇలా చేయాలి అనేసి అలా చేయకుండా నేనేం చేశాను అలా వదిలేసేసరికి మండే అయిపోయింది మండే అయ్యేసరికి పాపం అతను వచ్చారు వచ్చి ఇలా చెక్ బౌన్స్ అయింది కదా అండి దాన్ని ఇలా అయిపోయిందా దాన్ని పని అయిపోయిందా అంటే నాకు అప్పుడు గుర్తు వచ్చింది ఇంకా చాలా తప్పు చేశాను దాన్ని రికవర్ చేసుకోవడానికి మేనేజర్ అందరితో మాట్లాడక వాళ్ళు చెక్ బౌన్స్ అయింది మళ్ళీ తిరిగి అతనికి ఇప్పించాను